ఆ సర్ దిస్ ఇజ్ చైతన్య యా సర్ ఓకే ఆ సర్ నేను ఆ బ్యాంక్లో ఒక క్రెడిట్ కార్డ్ తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను మీ బ్యాంకుకు సంబంధించి సో దాని సంబంధించి సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి ఆ డీటెయిల్స్ అన్ని మాకు చెప్పగలుగుతారా సర్ కొంచెం

ఆ అవును సర్ నేను జాబ్ చేస్తున్నాను సాఫ్ట్వేర్లో చేస్తున్నాను ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి

వన్ ఇయర్ అయిపోతుంది అండి అంటే కంప్లీట్ అయింది

ఓకే అండి

ఓకే

ఓకే

ఓకే

ఓకే అండి నాకు అయితే ఉంది నేను ఒక్కసారి మీకు కన్ఫామ్ చేసి ఏ మాట అనేది మళ్ళీ ఒక్కసారి కాల్ చేస్తాను అండి మొత్తం అన్ని చెక్ చేసుకున్న తరువాత యా థాంక్ యూ అండి